మన దేశంలో ప్రధానంగా మాట్లాడే భాషలు ఏంటంటే హిందీ తెలుగు మరాఠీ మలయాళం అండ్ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు మనది మనము ప్రాముఖ్యంగా మాట్లాడే ఎక్కువ మంది జనాలు ఏ భాష ఏంటంటే హిందీ అలాగే మనము ఇతర దేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళ భాషలు అలాగే నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళ భాష నా సౌత్ సైడ్ వెళ్ళినప్పుడు ఒక భాష అండ్ ఈస్ట్ అండ్ అలాగే వెస్ట్ కూడా వెళ్ళినప్పుడు మరో అదో భాష ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనము అడవి ప్రాంతంలో వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే భాషల్లో మాట్లాడతారు ఆ భాషకి రాత ఉండదు అది ఎవరికి అర్థం కాదు సో అది మనం ఎప్పుడు కన్సిడర్ చేయం అలాగే వాళ్ళకి కూడా మన భాష ఏంటో ఏంటో కూడా తెలీదు వాళ్ళకుండే తక్కువ జనాల్లో ఆ భాషని వాళ్ళు సృష్టించుకుంటు మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాగే మనము ముఖ్యంగా మన దేశంలో అధిక అధిక పెద్ద జనాభా ఉన్న ఇండియా దేశంలో ప్రాముఖ్యంగా మాట్లాడేది తెలుగు అందు వలన అనేక మంది జనాల్లో కూడా ఈ భాష ఉంటుంది